నేను ఎప్పుడన్నా బయటికి వెళ్లాలంటే మా మొక్కలని మేము మా పక్కింటి వాళ్లకు కానీ మాకు తెలిసిన వాళ్ళు ఎవరికన్నా కాని అప్ప చెప్పేసి ఇలా చూడండి కొంచెం నీళ్లు పోయండి టైంకి అలాగే దానికి ఎరువేయండి అని చెప్పి అలాగే దాన్ని నేను ఎండలో పెట్టేసి వెళ్తాను ఒకవేళ వాన వచ్చినా సరే అది తడిసి ఒకవేళ వాళ్ళు పోయకపోయినా అది తడవడం వల్ల దాని ద్వా దాని వల్లనా దా అది బతికిద్దని చెప్పి అలాగే నాకు మొక్కలంటే ఇంకా చాలా అంటే చాలా ఇష్టం మొక్కలని పెంచడం కానీ మా ఇంటి చుట్టూ మొక్కలే ఉంచుకుంటాను నేనయితే ఇంకా